ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది దీనివల్ల సమయం చాలా ఆదాయం అవుతుంది అయితే నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్ ఉపయోగిస్తాను అలాగే ఫ్లిప్కార్ట్ తర్వాత ఆమెజాన్ ఉపయోగిస్తాను ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యాంతం ఎలా మార్చింది అంటే చాలామంది ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్కే మక్కువ చూపిస్తున్నారు సమయం ఆదా ఆదా అవడంతోపాటు అనేక ఉత్పత్తులు మరి ఈ ఆన్లైన్లో అందుబాటులో ఉండటం తర్వాత అవన్నీ నే నేరుగా ఇంటికే డెలివరీ అవ్వటం వలన ప్రజలు ఎక్కువగా దాన్నే ఇష్టపడుతున్నారు అయితే దీనివల్ల ఒక మంచి ఉంది చెడు ఉంది కొంతమంది అవసరమైనవి కాక అవసరం లేకపోయినా చాలా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ డబ్బు వృధా చేస్తున్నారు